తెలంగాణలో సందర్శకులు అనేటువంటి వారు వినోదం ఎంపికలు అందించే ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు ఏంటంటే తెలంగాణలో ముఖ్యంగా చెప్పుకోవలసిన ప్రదేశాలు వండర్లా పార్ట్నర్ సైబర్ హాలీడేస్ మరియు ఎస్కేప్ వాటర్ పార్క్ మరియు రామోజీ ఫిలిం సిటీ ఇదా ఇవి తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి పర్యాటక ఆకర్షక ప్లేస్లు ఇందులో రామోజీ ఫిలిం అనేది మన తెలంగాణలో ఉన్నటువంటి హీరోలు కొంత కొన్ని రకాలైనటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇందులో చాలా నటన నటిని నటించి ఇక్కడి నుంచి చాలా సినిమాలు తీసి మనకు అందించడం జరుగుతుంది ముఖ్యంగా వండర్లా వంటి ప్రదేశాలు మన తెలంగాణలో ఉండడం మనకు ఎంతో గర్వ కారణం అని చెప్పవచ్చు సైబర్ హాలిడేస్ ఇలాంటివి ఎస్కేప్ వాటర్ పార్క్ ఈ పార్క్లు అనేటువంటివి నిర్మించడం వలన అక్కడ ఎంతో మంది సందర్శకులు అక్కడ వినోదించి అక్కడ గడపడం వలన సంతోషంగా ఉంటున్నారు ఈ పార్క్లు ముఖ్యంగా జూపార్క్లు జూపార్క్లు మన తెలంగాణలో చాలా ఉన్నాయి హైదరాబాద్లో కానీ వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ ఇలా అనేక రకాలైనటువంటి ప్రదేశాలలో జూపార్క్లు అనేటటువంటి మనం చూడవచ్చు ముఖ్యంగా వరంగల్లో ఉన్నటువంటి జూ పార్కు కాకతీయ జువాలాజికల్ పార్క్ ఇందులో చిరుతలు సింహాలు జింకలు ఇంకా తా ఉడతలు అనేటటువంటి చాలా జంతువులు ఉండడం మనం గమనించవచ్చు ఈ జూపార్క్లు అనేటటువంటివి కట్టడం వలన సందర్శకులు అక్కడ సందర్శించి చాలా వినోదాన్ని పొందడం అనేది జరుగుతుంది అలాగే వండర్లా వండర్లా వంటి ప్రదేశాలలో సందర్శకులు సందర్శించి అక్కడ ఫోటోలు దిగడం కానీ వివిధ రకాలైనటువంటి వీడియోలు తీసుకోవడం కానీ అక్కడ పర్యటించి వాళ్ళ కుటుంబ సభ్యులతో వినోదాన్ని పొందడం జరుగుతుంది ఇలా మన తెలంగాణలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి పర్యాటక ఆకర్షణ ఉండడం అనేది మన తెలంగాణ యొక్క గొప్పదనం అలాగే ఇంకా చెప్పుకోవాలి అంటే చార్మినార్ కానీ వరంగల్ ఖీలా కానీ ఇలా ఎన్నో ప్రసిద్ధిగాంచిన పాత పురాతన కట్టడాలు అనేటువంటివి మా సందర్శకులు అక్కడ పర్యటించి వినోదాన్ని పొందడానికి చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశాలు అలాగే మన ఉమ్మడి తెలంగాణలో ముప్పై ఒక్క జిల్లాలలో ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి సందర్శనీయమైన ప్రదేశాలు అనేటువంటివి ప్రసిద్ధి చెందినవి ఈ జూపార్క్లు ఈ రామోజీ ఫిలిమ్స్ ఈ వండర్లా వంటి ప్రదేశాలు చాలా ముఖ్యమైనవి వాటర్ పార్క్లు కూడా మన తెలంగాణలో చాలా ఉన్నాయి ఈ పార్క్ల వల్ల మన సందర్శకులు వినోదాన్ని పొందడం జరుగుతుంది వివిధ రకాలైనటువంటి విదేశాల యాత్రికులు కానీ వివిధ రకాల దేశాల నుంచి కానీ మన తెలంగాణలోకి వచ్చిన వచ్చి ఆ యొక్క సందర్శకులు మన తెలంగాణని మన తెలంగాణలో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పర్యాటక ఆకర్షణనీయమైన ప్రదేశాలు ప్రసిద్ధి చెందిన గు ప్రసిద్ధి చెందిన పురాతన కట్టడాలు ఉదాహరణకు వేయి స్తంభాల గుడి కానీ రామప్ప గుడి కానీ ఇలా ఉన్నటువంటి చాలా రకాల కట్టడాలను పర్యటించి అక్కడ వినోదం పొందుతున్నారు ఇలా చేయడం వలన సందర్శకులకు వినోదం కలుగుతుంది ఈ తెలంగాణలో ఉన్నటువంటి కట్టడాలు మరి ఎక్కడా లేనట్టుగా ఉంటాయి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క రామోజీ ఫిలిం సిటీ కానీ జూపార్క్లు కానీ వండర్లా కానీ ఈ ఉండడం వలన విదేశీయులను ఇక్కడికి ఆకర్షించి ఇక్కడ మన తెలంగాణ యొక్క గొప్పతనాన్ని వివిధ రకాలైనటువంటి రాష్ట్రాలలోకి దేశాలలోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది కొన్ని రకాలైనటువంటి సందర్శకులు మన తెలంగాణ యొక్క గొప్పతనాన్ని వివిధ దేశాలకు వివిధ రాష్ట్రాలకు వివిధ ప్రాంతాలకు బుక్కుల రూపంలో కానీ వీ వీడియోల రూపంలో కానీ ఫోటోల రూపంలోకానీ అందించడం వలన మన యొక్క తెలంగాణ యొక్క గొప్పతనం మన ప్రపంచం అంతా ఈ రోజు కాంతి చెందడం జరుగుతుంది

మా తెలంగాణలో వివిధ రకాలైనటువంటి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఉండడం అనేది మన తెలంగాణ యొక్క గొప్పతం అని గొప్పతనం అని మనం చెప్పువచ్చు ఇందుకుగాను మన తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో గర్వించడం జరుగుతుంది మనకు ఇలాంటి చారిత్రాత్మకమైన కట్టడాలు కానీ ఇటువంటి ఆకర్షణీయమైన ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలు కానీ ఉండడం అనేది చాలా అదృష్టం అని మనం చెప్పవచ్చు ఇందులో వాటర్ పార్క్లు థీమ్ పార్క్లు జూలు అమ్యూజ్మెంట్ పార్క్లు అనే ప్రదేశాలలో వండర్లా పార్ట్నర్ సైబర్ హాలీడేస్ ఎస్కేప్ వాటర్ పార్క్ రామోజి ఫిల్మ్ సిటీ ఇలాంటివి అన్నీ ఉండడం జరుగుతుంది ముఖ్యంగా రామోజీ సిలిం ఫిలిం సిటీ అనేది సందర్శకులు సందర్ సందర్శించి అక్కడ పర్యటించి వినోదం పొందడానికి చాలా అనుకూలమైన ప్లేస్ అని మనం చెప్పవచ్చు ఇక్కడ మన యొక్క తెలంగాణ నటులు హీరోలు యాక్టర్లు ఇక్కడ పని చేసి మనకు చాలా మంచి మంచి చిత్రాలను అందించడం జరుగుతుంది ఇలా చేయడం వలన మన తెలంగాణ యొక్క గొప్పతనం అనేది ప్రపంచం అంతా వ్యాపిస్తుంది తెలంగాణలో వండర్లా పార్ట్నర్ సైబర్ హాలిడేస్ ఎస్కేప్ వాటర్ పార్క్ రామోజీ ఫిలిం సిటీయే కాక ఇంకా ఎన్నో రకాలైనటువంటి పురాతన కట్టడాలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది చార్మినార్ కానీ ఎర్రకోట కానీ ఛీ ఆ వరంగల్ ఖీలా కానీ వేయి స్తంభాల గుడి కానీ రామప్ప గుడి కానీ మొదలైనవి